ఆరోగ్యానికి ప్రయోజనకరమైన తెలుగు వంటలల్లో ఇవి కొన్ని పచ్చి బఠానీలు పాలకూర స్వీట్ కార్న్ అవకాడో ఆస్ ఆస్పర్గాస్ ద్రశల్ ముక్కలు పుట్ట గొడుగులు కాగే బంగాళదుంపలు ఇలా చాలానే ఉన్నాయి అందులో బంగాళదుంపలు మన శరీరానికి ఎంతో మంచిది అంతేకాకుండా మన శరీరం నిర్మాతకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ బంగాళదుంపలను తినడం వల్ల మన జిమ్కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు అలాగే కాకరకాయా ఆకాకరకాయలు చాలా ఔషధాలు పోషకాలు ఉంటాయి ఆకాకరకాయ మన శరీరానికి ఎంతో మంచిది మనం దాన్ని తినడం వల్ల మంచిగా అభివృద్ధి చెందుతాము అంతేకాకుండా చోళకాయ చోళకాయ మన జీర్ణ పర్యావరణకు చాలా మంచిది అంతేకాకుండా ఇలా చాలా ఇంకెన్నో తెలుగు వంటకాలు ఉన్నాయి ఇవన్నీ చాలా ఉపయోగపడుతాయి మన శరీరానికి ప్రోటీన్ అధికంగా ఉండే కూరగాయలు బ్రూకలి ఆకుపచ్చ బఠాణీలు ప్రసెల్స్ మొక్కలు ఆస్పర్గస్ మొక్కజొన్న మరియు సోయా బీన్స్ ఉన్నాయి వీటిలో సోయా బీన్స్ అత్యధిక ప్రోటీన్స్ కలిగి ఉంటాయి సోయా బీన్స్లో చాలా పోషకాలు